నేను సందర్శించుకోవాలనే స్థలాలు ఏమిటంటే తలకోన తలకోన మల్లి వచ్చి తలకోన తిరిగి వాటర్ ఫాల్స్ ఉంటుంది బాగుంటుంది అవన్నీ తిరిగేసి తిరుమల తిరుపతి ఇవన్నీ తిరిగేసి బాగా హ్యాపీగా తిరిగేసి రావాలని అనుకుంటున్నాను అందువలన కాణిపాకంలో దేవాలయం ఉంది అక్కడికి వెళితే బాగా హ్యాపీగా ఎంజాయ్గా ఉండొచ్చు అందువలన నేను ఎప్పుడు మా ఇంటి కాడ వినాయక చవితి వస్తే అక్కడ పోయి అన్ని పనులు నేనే చేసి ఆ గుడి కాడ మొత్తం క్లీన్ చేసి ప్రసాదం చేసి అందరికీ అన్నదానం చేస్తాము అందువలన నాకు వినాయక చవితి అంటే బాగా ఇష్టము మరియు గంగమ్మ జాతర అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు అనగా అక్కడ కొయ్యి బొమ్మలు అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ తీసుకొని వచ్చి మా ఇంటి కాడ పిల్లలు ఉండారు వాళ్లకి ఇచ్చి అన్ని వాళ్ళతో బాగా ఆడుకుంటాను అందువలన నాకు గంగమ్మ జాతర అంటే బాగా ఇష్టము అందువలన నాకు బాగా తిరిగే ఇష్టముంది ఎందుకంటే అన్ని ప్లేసెస్ బాగుంటాయి కాబట్టి